గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూమి హక్కులు ఆస్తి హక్కులు పొందడంలో అనేక సవాళ్ళకు ఎదుర్కొంటున్నారు ఆ సవాళ్ళు కొన్ని వివరిస్తాను అందులో చట్టపరమైన అవగాహన లేకపోవడం ఒకటి రెండవది అవినీతి మూడవది సాంకేతికత సమస్యలు అందులో ఒకటైనా చట్టపరమైన అవగాహన లేకపోవడం దాని గురించి మనం తెలుసుకుందాం భూమి హక్కుల సంబంధించిన నా చట్టాలు చాలా క్లిష్టంగా ఉంటాయి రైతులకు ఈ చట్టాల గురించి సరైన అవగాహన లేదు తమ హక్కులు రక్షించుకోవడం రైతులు చాలా కష్టంగా భావిస్తారు ఆ రెండవది అవినీతి భూమి హక్కులు వరకు సంబంధించిన పనుల్లో అవినీతి చాలా సాధారణంగా జరుగుతుంది భూమి యజమానిని మార్చడం భూమిని గుర్తించడం మరియు భూమి రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనుల్లో అవినీతి చాలా ఎక్కువగా జరగడం మనం గమనించవచ్చు దీనివల్ల రైతులు అన్యాయం కి గురవుతారు ఇలా అవినీతి వల్ల రైతులు ఆత్మహత్య కూడా చేసుకోడానికి ఏమాత్రం వెనకాడటం లేదు మూడవది సాంకేతికత సమస్యలు భూమిని హక్కులు పొందటానికి రైతులు కొన్ని సాంకేతిక సమస్యలని ఎదుర్కొంటున్నారు భూమిని గుర్తించడం మరియు భూమిని రిజిస్ట్రేషన్ చేయడం మరియు భూమి యొక్క హక్కులు ధృవీకరించటం వంటి పనులు చేయాలంటే రైతులకు సాంకేతికతంగా ఎవ్వరు ఏమి సాయం చేయటం లేదు వాళ్ళు మీ సేవకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరగటం లేదు ఇలా భూ సమస్యలు వచ్చినప్పుడు రైతులు కింద వ్యక్తుల్ని అనగా సర్పంచులని ఇంకా అధికారులని చట్టపరమైన సలహాదారులని సందర్శించాలి అందులో ఒక లేన గ్రామ సర్పంచ్ గ్రామంలో భూముల గురించి సమాచారాన్ని కలిగి ఉంటాడు మనకెప్పుడైనా భూముల రీత్యా సమస్య వస్తే మనం సర్పంచ్ ని కలిసినట్లైతే వారు మన భూములకు సంబంధించింది దాన్ని వారు ఉన్నా రిజిస్టర్ లో తీసి మన సమస్యను పరిష్కరిస్తారు రెండవది అధికారులు భూమి హక్కులు సంబంధించిన పనులు నిర్వహించే అధికారులు ఉన్నారు ఈ అధికారులు సంబర్ సంప్రదించడం ద్వారా భూములకు సంబంధించిన సమస్యలని మనం పరిష్కరించవచ్చు ఇంకా మూడవది చట్టరీత్యా సలహాదారులు చట్టరీత్యా సలహాదారులు మనకి అందుబాటులోనే ఉన్నారు రైతులకు కొంచెం ధైర్యం చేసి వారి దగ్గరికి వెళ్ళడం ద్వారా వాళ్ళకు సంబంధించిన భూ హక్కులను తెలుసుకోగలుగుతారు రైతులు భయపడకుండా వారిని సందర్శించాలి వారికి న్యాయం జరిగేలా వీరు కృషి చేస్తారు